హలో మేడం నేను జిజెహెచ్ జనరల్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను డాక్టర్ చందుని మేడం నేను నేను క్యాన్సర్ డాక్టర్ మేడం నేను అదే అదే ఇప్పుడు మీకు క్యాన్సర్ ఉంది మేడం అవును మేడం బ్రెస్ట్ క్యాన్సర్ మేడం మీకు ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ స్టేజే మేడం కంగారు పడక్కర్లెమ్ లేదు నేను మెడిసిన్స్ రాసిస్తాను ఆ మెడిసిన్స్ కొంచెం రాసుకోండి వీక్లీ వీక్లీ మీరు ఒక టెస్ట్ చేయించుకోవాలి ఇంజక్షన్ కూడా ఉంది అలాగే మీరు ఏ హోమియోపతీ వాడక్కర్లెదు మాక్సిమం మీరు బీట్రూట్ తరువాత జ్యూస్ చేసుకుని తాగాలి మార్నింగ్ టైము ఈవినింగ్ ఏమో మీరు టిఫన్ తింటే బెటరు మధ్యాహ్నమేమో ఏం చేస్తారంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ రైస్ తీసుకోండి కొంచెం లైట్గా పప్పు ఆకుకూరలు మెయిన్టైన్ చెయ్యండి ఆకుకూరలు కొంచెం తీసుకోవడం వల్ల కొంచెం బాగుంటుందన్నమాట అలాగే మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకోక్కర్లెద్దు మీరొక టెన్ అవర్స్ పడుకోవాలి రోజుకి అలాగే ఇంకా టాబ్లెట్ రాసిస్తాను కొంచెం మూడు పూటలు మీరు వాడండి పర్లేదు భయమేమీ లేదు తగ్గిపోతుంది ఫస్ట్ స్టేజీ కాబట్టి మేము చూసుకుంటాం మీరు వీక్లీ వచ్చి మీరు రావచ్చు మీరు అదే అదే రేపు మీరు పది గంటలకి వస్తే కనుక మీకు మెడిసిన్స్ రాసిస్తాను కొన్ని టెస్టు ఉందన్నమాట ఓపీ టెస్ట్ నుంచి మీకు రిసల్ట్ చూపిస్తాను మెడిసిన్స్ అన్నీ పట్టుకెళ్తే మీకు కవర్ అయిపోతుంది మాక్సిమం మీకు కవర్ అయిపోతుంది ఏం భయపడక్కర్లేదు మాక్సిమం మీరు కోలుకుండిపోతారు కోలుకుంటారు ఖచ్చితంగా ఓకేనా మేడం ఎక్కువ భయమేం పెట్టుకోకండి